హలో గుడ్ ఈవెనింగ్ సార్ చెప్పండి గుడ్ ఈవెనింగ్ ఉన్నయండి ఎన్ని బై అంటే మీకు ఎన్ని బైక్స్ కావాలి ఏ డే రోజు కావాలి ఎన్ని డేస్ తీసుకుంటారు త్రీ డేస్ కావాలా మీకు రెంట్కి ఏ ఓకే అండి మా దగ్గర పర్ డే వచ్చేసి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండి ఫుల్ ట్యాంక్ చేసిస్తాం మేమే మీరు రైడ్కి వెళ్ళినప్పుడు మీకు ఏమైనా బైక్ ప్రాబ్లం వస్తే మా కాల్ సెంటర్ ఉంటుంది దానికి కాల్ చేయండి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండి పర్ డేకి డిస్కౌంట్ అంటే ఇంకా టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్కి వస్తుందండీ అదే సార్ త్రీ తీసుకుంటున్నారు కాబట్టే టూ ఫోర్కి వస్తుంది కావాలండి ఇప్పుడు ఎవరైతే డ్రైవ్ చేస్తున్నారో ఆ పర్సన్ది ఫోటో కావాలి ఆధార్ కార్డ్ జిరాక్స్ కావాలి ఆధార్ కార్డ్ జిరాక్స్ కావాలి ఇప్పుడు త్రీ బైక్స్ పైన త్రీ పర్సన్స్ డ్రైవ్ చేస్తారు కదా ఆ త్రీ పర్సన్స్వి కావాలి ట్యాంక్ ఫుల్ చేసి ఇస్తాం హెల్మెట్ ఇస్తాం మీకు ఏమైనా బైక్ ప్రాబ్లం అయినా మా కస్టమర్ సర్వీస్ నెంబర్ ఉంటుంది దానికి కాల్ చేయండి మా బ్రాంచెస్ ఇక్కడ పంజాగుట్టలో ఉంది నారాయణగూడలో ఉంది సికింద్రాబాద్లో ఉంది ఈ నెంబర్కి లొకేషన్ సెండ్ చేస్తాను మీరు మీరు ఏ రోజైతే వస్తారో ఆరోజు మాకు కాల్ చేయండి ఓకే అండి థ్యాంక్ యూ సార్